నేను ఈ మధ్య మాకు మా నిత్య అవసరాలలో నాకు హీటర్ కావాలని సో మా పిల్లలు చన్నీళ్ళు చేయడం వల్ల కోల్డ్ కోల్డ్ అనేది ఎక్కువగా వస్తుంది ఇది వర్షాకాలం కాబట్టి కోల్డ్ అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది పిల్లలని సో నేను హీటర్ తీసుకుంటే కొంచెం హీట్ వాటర్ తోటి వాళ్ళు బాత్ చేయడం జరుగుతుంది సో నేను హీటర్ తీసుకోడానికి మా దగ్గరలో ఉన్న ఒక సిటీకి వెళ్ళాము ఆ సిటీలో ఒక మెడికల్ షాప్ ఎలక్ట్రికల్ షాప్లో ఒక హీటర్ అనేది తీసుకున్నాము ఆ హీటర్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది హీట్ అయి వాటర్ అనేది త్వరగా హీట్ ఎక్కుతున్నాయి అండ్ క కరెంట్ పవర్ అనేది కూడా ఎక్కువగా తీసుకోవడం లేదు అండ్ దానికి ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు మంచిగా యూజ్ అవుతుంది కరెంట్ షాక్ రావడం కానీ లేకుంటే నార్మల్ ఇది తొందర హీట్ కాకపోవడం కానీ కాలిపోవడం కానీ అదేం లేదు మేము తీసుకోని టెన్ డేస్ అవుతుంది ఆ హీటర్ అనేది మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంది అయిన మాకు చాలా తక్కువ రేట్లో వచ్చింది సో మేము పెట్టిన రీసనబుల్ మనీకి మాత్రం హీటర్ అనేది చాలా బాగా ఉంది సో ఈ హీటర్ మేము తీసుకోవడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ హీటర్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది సో మేము పెట్టిన వ్యాల్యుబుల్ మనీకి మాత్రం వ్యాల్యుబుల్ హీటర్ అనేది దొరికింది సో హీటర్ అది హీటర్ అనేది చాలా గుడ్ కండిషన్లో ఉంది చాలా వారెంటీ కూడా ఉంది ఫైవ్ ఇయర్స్ సో ఏమైనా అయినా కూడా ఇష్యూ అయినా కూడా మళ్ళీ సెకండ్ హీటర్ ఇవ్వడం జరుగుతుంది